భారతీయ ప్రాంతాల్లో వారి ఆచారానుసార ప్ర సాంస్కృతిక నిర్మాణం కళా సాహిత్య సంగీత నృత్య సినిమా చలనచిత్రాలు రంగస్థలాలు కళాకారులు ప్రాదేశీయ పోషకులు సంబంధిత రూపాచరణలు అంగడులు అంగడుల అంగడులు కల్చరలు క్రియలు వివిధ ప్రదేశాల ఆడియో మరియు వీడియో విమర్శలు మీడియా పరిసరం లేదా సమూహ విమర్శలు మొదలైనవి కానీ కమ్యూనికేషన్లో విశేషమైన పాత్ర పోషిస్తుందని చెప్పడానికి ప్రతిభాసని కలిగించింది తెలుగుభాష ప్రజల మధ్య వారు అనేక సంస్కృతిక ఆచారాలను పాలించడానికి ఉండి అది వారి జీవితాలను పరిస్థితులను మరియు అభివృద్ధి చేయడానికి అంతర్ముఖ సంస్కృతిక మధ్య భాషగా పరిగణన చేసుకోవడం అత్యంత ప్రముఖం ఇది వారి భాష సాహిత్య కళా నృత్య సంగీత రంగస్థలాలు చలన చిత్రాలు వారి పోషకులు అంగడులు ఆడియో మరియు వీడియో సంబంధిత కార్యక్రమాలు మీడియా పరిసరం మరియు సమూహ విమర్శలను ప్రచురించడానికి ప్రధాన సాధనమైనది ఇది అనేక సాంస్కృతిక చర్యలను పరిమితులను రూపాన్ని వివిధ విధానాలను మరియు సంప్రదాయాలను అందిస్తుందని అంగీకరించండి అలాగే తెలుగుభాష భారత భాషల్లో ఎక్కువ మందులు కలిగిన భాషగా ప్రకటించబడింది మొదటి భాషగా పరిచితంగా అవగాహన చేసిన తెలుగు వారికి అది అనేక సాంస్కృతిక చర్యలను ప్రతిపాదించడానికి అవకాశం చెందింది తెలుగు భాష మరియు సాంస్కృతి ఇక్కడ నేటి యువతర రంగాల్లో బాగా ఉపయోగపడుతుంది అంతర్ముఖ మరియు బాహ్య క్రియాకలాపాలను అభ్యసించడండి